దోమలు మోసుకొచ్చే వ్యాధులను నివారించడానికి కొన్ని అలవాట్లను పాటించవచ్చు దోమలు కుట్టకుండా నివారించడానికి వీలైనంత వరకు మీ చర్మాన్ని కప్పుకోవాలి పొడవైన చేతులు మరియు కాళ్ళు కలిగిన దుస్తులు ధరించాలి మరియు మెడ మోచేతులు మో మరియు మోకాలును కూడా గుర్తుంచుకోవాలి అలాగే దోమలు కుట్టకుండా నివారించడానికి సిఫార్సు చేసిన దోమ నివారణ లోషన్ లేదా స్పూన్స్ని ఉపయోగించండి రాత్రిపూట మీ ఇంటి తలుపులను మరియు కిటికీలను మూసి ఉంచాలి దోమలు రాత్రిపూట క్రియాశీలంగా ఉంటాయి కాబట్టి మీరు రాత్రిపూట నిద్రపోయేటప్పుడు మీ ఇంటిని దోమలకు నిరోధించడం చాలా ముఖ్యం మీ ఇంటి చుట్టూ నీటిని నిల్వ చేయకుండా ఉం ఉంచండి దోమలు నీటిలో పుడతాయి కాబట్టి మీ ఇంటి చుట్టూ నీరుని నిల్వ చేయకుండా ఉండటం చాలా ముఖ్యం మీరు బకెట్లు కుండలు మరియు ఇతర ప్రాంతాల్లో నీటిని నిల్వ చేస్తే వాటిని శుభ్రంగా మరియు ఎండబెట్టడానికి మరిచిపోవద్దు మీ ఇంటి చుట్టూ దోమలు వ్యతిరేకంగా పోరాటానికి దోమల నివారణ ఉపయోగించాలి దోమల నివారణలో దోమలను నివారించడంలో సహాయపడతాయి ఈ అలవాట్లను పాటించడం ద్వారా మీరు దోమలు మోసుకొచ్చే వ్యాధులు ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయ పడవచ్చు